మా వద్ద చాలా సార్లు మంది చదివినా ఇష్టమైన పుస్తకాలు రామాయణము భగవద్గీత భారతము భాగవతము విష్ణు సహస్రనామములు విష్ణు సహస్ర నామావళి అన్నీ కూడా మేము దానిపై చూసి చదువుతున్నాము